అవును తెలుగు మీడియాలో తెలుగు భాషను బాగా ఉపయోగిస్తున్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈతరం బాలులకు తెలుగు చదవడం రాయడం కూడా సరిగ్గా తెలియదు అందుకని తెలుగు మీడియాలో తెలుగు భాషను ఉపయోగించడం వల్ల వాళ్ళు కాస్తయినా తెలుసుకోగలరని భావిస్తున్నాను